లాక్డౌన్ సమయంలో నేను చాలా విభిన్న వంటకాలను ప్రయత్నించాను కొన్ని నాకు చాలా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి నేను ప్రయత్నించిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఇక్కడ ఉన్నాయి పెప్పరోని పిజ్జా ఇది చాలా సులభమైన వంటకం కానీ ఇది చాలా రుచికరంగా ఉంటుంది నేను ఇంట్లో తయారుచేసిన పిజ్జా పదార్థాలు ఉపయోగించాను మరి నాకిష్టమైన పెప్పర్ లోని పిజ్జా టాపింగ్లను జోడించాను బర్గర్లు బర్గర్లు మరొక సులభమైన మరియు రుచికరమైన వంటకం నేను నా సొంత గ్లారీ ప్లాంటులను మరియు టాపింగ్లను తయారు చేస్తాను ఇందులో నాకు ఇష్టమైన స్లాస్ మరియు వెజిటబుల్స్ ఉన్నాయి ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ చాలా సరళమైన మరియు సరసమైన వంటకం నాకు చాలా ఇష్టం మాంసం కూరగాయలు మరియు సాసులను జోడించాను పస్తా పస్తా చాలా వైవిధ్యాలను మరియు సరళమైన వంటకం నేను నాకిష్టమైన పాస్తా టాపింగ్లను జోడించాను ఇందులో స్లాస్ వెజిటబుల్స్ మరియు మాంసం ఉన్నాయి సూప్ సూప్ చాలా తృప్తికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం నాకు చాలా ఇష్టం కూరగాయలు మరియు మాంసాన్ని జోడించాను స్మూతీస్ స్మూతీస్ చాలా సరళమైన మరియు ఆరోగ్యకరమైన స్నాక్ నేను నాకు ఇష్టమైన పండ్లు మరియు కూరగాయలను జోడించాను నేను లాక్డౌన్ సమయంలో వంట చేయడం నేర్చుకోవడం చాలా ఆనందించాను ఇదొక ఆనందకరమైన మరియు సృజనాత్మకమైన అనుభవం మరియు నాకు కొత్త నైపుణ్యాలు